మేము చూసిన రకరకాల బ్రాండ్ ట్రాక్టర్లు అంటే మహీంద్ర అవ్వచ్చు కుబూటా అవ్వచ్చు జాన్ డీర్ అవ్వచ్చు అవి ఏ విధంగా ఉపయోగకరం అంటే ఆ ఇప్పుడు దున్నడం దున్నడం అంటే నాగలి పెట్టి దున్నడం అంటే అది ఇబ్బంది కాబట్టి ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు చే పొలం ఒక్కడే దున్నాలంటే కష్టం కాబట్టి అదే ట్రాక్టర్ అయితే ఈజీగా అయిపోతుంది ఎక్కువ భూమిని దున్నడం నాగలితోనో జంబూతోనో కష్టం కాబట్టి అది ట్రాక్టర్ వల్ల ఎక్కువ తొందరగా ఉన్నా ఎక్కువ పని ఎక్కువ అవుతుంది అన్నట్టు ఇది సాంప్రదాయకరానికి ఏవిధంగా విభిన్నంగా ఉంది అంటే అప్పుడు అయితే దాన్ని మనుషులు ఎడ్లకు కట్టి కష్టపడాలి ఇప్పుడు అలా లేదు అది టెక్నాలజీతో రూపొందించింది కాబట్టి మనం జస్ట్ నడపడం నేర్చుకుంటే దాన్ని ఏ విధంగానైనా మనకు కావలసినంత పని మాత్రం దానివల్ల మనం చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎడ్లు అంటే దానికి మేత పెడితే నడుస్తాయి ఇది దానికి ట్రాక్టర్ కాబట్టి దీనికి ఫ్యూయల్ ఇంధనం ఇంధనంతో నడిపించాల్సొస్తుంది ఇది సాంప్రదాయకరం కంటే ఇది దీనికి ధరెక్కువే అట్లనే దీని పని ఈజీగా అయితుంది ఏదైనా దీని వల్ల లాభాలే గానీ నష్టాలు మాత్రం లేవు